హలో ఆర్కె రెస్టారెంట్ ఆ అండి నమస్తే అండి నా పేరు ప్రియా హాఫ్ ఎన్ అవర్ బ్యాక్ వచ్చేసి మీ రెస్టారెంట్ నుంచి ఒక చికెన్ బిర్యాని ఒక మటన్ బిర్యానీ ఆర్డర్ పెట్టానండి డెలివరీ అయింది ఇప్పుడే వచ్చింది ప్రాబ్లం ఏమంటే చికెన్ కొంచెం బాయిల్ అవ్వలేదు ఐ మీన్ ఉడకలేదు చికెన్ కొంచెము మటన్ బిర్యానీలో వచ్చేసి పీసెస్ లేవు అసలు అంటే క్వాలిటీ కొంచెం రైస్ కూడా కొంచెం పెద్దగా ఉడికినట్టు లేదు ముక్కలు కూడా చాలా తక్కువ ఉన్నాయి అది పర్లేదు కానీ చికెన్ బిర్యాని చికెన్ కొంచెం రా గా ఉన్నట్టు అనిపిస్తుంది అంటే కొంచెం అండర్ కుక్ గా ఉంది దయచేసి ఇది కొంచెం మీరు ఫుడ్ రిటర్న్ తీసుకొని వేరే వేరే ఫుడ్ ఏమైనా పంపిస్తారా అంటే ఐ మీన్ ఇది తీసుకొని వేరే ఫుడ్ ఏమైనా పంపిస్తారేమో అని అడుగుదామని కాల్ చేశాను అవును సార్ ఇప్పుడే తీసుకొచ్చి ఇచ్చారు మీరు రెస్టారెంట్ నుంచి వచ్చారు సతీష్ అనే అబ్బాయి డెలివరీ చేశాడు ఇందాకే ఇప్పుడే ఓపెన్ చేసి తిందామని చూస్తే కొంచెం మీట్ కొంచెం ఉడకలేదు చికెన్ కొంచెము వాపసు తీసుకొని నాకు వేరే బిర్యాని పంపిస్తారా ఓకే డెలివరీ బాయ్ వస్తారా సరే అండి ఏం ప్రాబ్లం లేదు అది ఒక్కోసారి జరుగుతుంది అదే కొంచెం రాగా ఉంది నార్మల్ గా అయితే నేను పీసెస్ తక్కువ ఉన్న బిర్యానీ క్వాంటిటీ తక్కువ ఉన్న నేను పెద్దగా పట్టించుకోను ఇది కొంచెం అదే చికెన్ కొంచెం ఉడకనట్టు అనిపించింది నాకు పిల్లలకు పెట్టాలి వాళ్ళకి అరగదు అందుకనేసి ఇది కొంచెం రిటర్న్ తీసుకొని నాకు వేరే బిర్యాని సెండ్ చేస్తారా చార్జెస్ ఏమైనా పడతాయా అవసరం లేదా సరే అండి పంపించండి కొంచెం ఓకే సేమ్ అడ్రస్ ఏ ట్వల్వ్ బార్ ఎయిటీ సెవెన్ స్వామి స్ట్రీట్ పుత్తూరు అవునండి ఇందాకే వచ్చారు సతీష్ అనే డెలివరీ బాయ్ వచ్చారు అవునండి సరే కొంచెం త్వరగా పంపించండి అది పంపించేసి రిటర్న్ తీసుకెళ్ళిపోండి రెండు చికెన్ బిర్యాని అండ్ మటన్ బిర్యానీ రెండు రిటన్ తీసుకెళ్ళిపోండి నాకు వేరేది ఇచ్చేయండి కొంచెం సరే అండి ఓకే అండి థ్యాంక్స్ అండి